మా తల్లిదండ్రులు ఇద్దరు పాఠశాల విద్యను మాత్రమే పూర్తి చేశారు నా తండ్రి యొక్క వ్యాపారి నా తల్లి యొక్క గృహిణి నాకు చిన్నప్పుడు వరకు చాలా మంచి విద్యా అవకాశాలు లభించలేదు వారికి చిన్నప్పటినుండి చాలా మంచి విద్యా అవకాశాలు లభించలేదు వారి పాఠశాలకు వెళ్లడానికి ఎక్కువ దూరం నడవవలసి వచ్చేది అలానే వారి కుటుంబాల వారి విద్య కోసం డబ్బు చెల్లించలేకపోయేవారు మా బామ్మ తాతయ్యలు కూడా పాఠశాల విద్యను మాత్రమే పూర్తి చేశారు వారు చాలా పెద్దవారు మరియు వారికి పాఠశాలకు వెళ్లడానికి సమయం లేదా డబ్బు లేదు వారు చిన్నప్పుడు వారికి చాలా సవాళ్లు ఎదురయ్యాయి వారు చిన్న వయసులోనే పనిచేయడం ప్రారంభించారు మరియు వారు తమ కుటుంబాలను పోషించడానికి కష్టపడ్డారు కనుక మా తల్లిదండ్రులు అలానే బామ్మ తాతయ్యలు పాఠశాల విద్య వరకే చదువుకోవడం వల్ల వారికి విద్య యొక్క విలువ బాగా తెలుసు వాళ్లు మమ్మల్ని చదివించడానికి ఎంతో కృషి చేస్తున్నారు